టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు ఇప్పుడు చాలా చేంజస్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు లోనూ రాబోయే కాలంలో ఇంకా చాలా చేంజస్ ఉన్నాయి ఒకప్పుడు ఇప్పుడికి ఎంత చేంజస్ ఉన్నాయో ఇప్పుడు నుండి మళ్ళీ ఒకప్పడికి కూడా చాలా చేంజస్ ఉంటాయి టెక్నాలజీ ద్వారా మనం చాలా నేర్చుకుంటున్నాం టెక్నాలజీ వల్ల మనం చాలా ఉపయోగాలున్నాయి ఎలాగంటే ఇప్పుడు మనం ఒకప్పుడు ప్రై ప్రయాణం చేసేటప్పుడు ఉరామెరిగా అంచనా వేసుకొని ప్రయ ప్రయాణించేవాళ్ళు ఇన్ని కిలోమీటర్లు ఇన్ని మైల్స్ ఉండిద్దా ఇన్ని మైళ్ళు ఉంటాయనేసి ఇప్పుడలా కాదు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఎన్ని కిలోమీటర్లు ఉండేదో చెపుతోంది ఎటువైపు వెళ్ళాలో చెవుతోంది న్యావిగేషన్ ఎటు చెయ్యాలో చెప్తుంది న్యావిగేటర్ ఇలాగా టెక్నాలజీ మనకి చాలా ఉపయోగపడతుంది ప్రయా ప్రయాణించేదాని విషయంలో మనం ఇప్పుడు డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఎక్కడున్నామా ఎక్కడ నుండి ఎటు తీసుకెళ్ళాలో ట్రాఫిక్ ఎటు లేకుండా ఎటువైపు వెళ్తుందో ట్రాఫిక్ లేకుండా ఎట్లాగెళ్ళాలో అనే మొత్తం ఇండికేషన్స్ ద్వారా ఈ గూగుల్ మ్యాప్స్ అనేది మనకి చాలా బాగా కవర్ చేస్తుంది ఈ ఈ గూగుల్ మ్యాప్స్ అలా టెక్నాలజీ ద్వారా మనం ప్రయాణం చేసేటప్పుడు మనం ఎక్కడెక్కడికెళ్ళాలో ఈ ఈ గూగుల్స్లో గూగుల్లో సెర్చ్ చేసుకుని మనం మంచి డెస్టినేషన్ మంచి ఫేమస్ ప్లేసుకి కూడా వెళ్ళచ్చు ఫేమస్ ప్లేసు అభ్యాసర నిర్వాహణ అభ్యాసర నిర్వాహణ మనం చదువుకోటానికి టెక్నాలజీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకప్పుడు చదువుకోవాలంటే స్కూల్స్కి ఆటికి వెళ్ళేవాళ్ళం ఇప్ పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లోనే బుక్స్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆన్లైన్ టీచింగ్ అనేసి బాగా స్టూడెంట్స్కి బాగా మంచి జరుగుతుంది యూటూబ్లో చూసుకో యూటూబ్లో మనం క్లాసెస్ వినచ్చు జూమ్ మీటింగ్స్లో ఇప్పుడు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి ఒక ఒకబ్బాయి అతనికోసం ఆన్లైన్ క్లాస్ పిల్లలు స్కూల్లో ఎవరెవరున్నారో వాళ్ళకి కూడా ఆన్లై వాళ్ళతోపాటే ఆన్లైన్ క్లాసెస్ అనేది మనకి బాగా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనకి బాగా స్టూడెంట్ అనే వ్యక్తికి నేర్చుకునే అతనికి బాగా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఇంకా బాగా డెవలప్ అవుతుంది ఈ టెక్నాలజీ ద్వారా మనకి ఈ స్టూడెంట్స్కి అనేది చాలా ఇంపార్టంట్ ఈ టెక్నాలజీ ప్రోడక్ట్స్ విషయానికొస్తే మిమ్ మంచి ప్రోడక్ట్సు ఆన్లైన్లోనే కొనుక్కు కొనుక్కుంటున్నాం ఒకప్పుడు మనం ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటే ఏ బజారులో కొట్టుకెళ్ళేసి కొనుక్కునేవాళ్ళం ఇప్పుడొచ్చేసరికి మనం ప్రశాంతంగా ఆన్లైన్లో ఫోన్లో చూసుకుని ఫోన్లో ప్రోడక్ట్ చూసుకొని దానికి రివ్యూ ఎలాగుందనేది చెక్ చేసుకొని ఆ రి ఆ రివ్యూల ద్వారా మనం ఈ ప్రోడక్ట్స్ కొంటున్నాం లైక్ షాంపూ కానీ ఇప్పుడు ఏ షాంపూ బాగుందా ఇప్పుడు హెడ్ అండ్ షోల్డర్ బాగుంది ఆ హెడ్ అండ్ షోల్డర్ కింద కిందకెళ్ళేసి రివ్యూ చూసుకుంటే అది బాగోలేదనేసి ఎన్ని రివ్యూలొస్తే దాని ద్వారా మనం ఈజీగా ఆ ప్రోడక్ట్ కొనాలా పొ కొనకూడదా అనేది తెలుసుకోవచ్చు అదే మనం బాగుంది టీవీస్ ఏ టీవీ బాగుంది ఏ కంపెనీ బాగుందనేది ఈ రివ్యూల ద్వారా మనం ఈజీగా కొనుక్కోవచ్చు టెక్నాలజీ అనేది ఇంకా ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ ఆన్లైన్ షాపింగ్కి ఒకప్పుడు డెలివరీ అనేది మనం మనమెళ్ళి కొనుకుండే వాళ్ళం ఇప్పుడు డెలివరీ మనం ఆర్డర్ పెట్టగానే వాళ్ళే ఇంటికి తీసుకొని వస్తన్నారు అలా టెక్నాలజీ చాలా ఉపయోగబడుతుంది